హలో అవును చెప్పండి ఏం కావాలి ఉంటాయి సార్ మా దగ్గర అన్నీ ఉంటాయి ఏ అంటే స్కూల్ బ్యాగ్ కావాలా కాలేజ్దా లేకపోతే టూరిస్ట్దా ఏ బ్యాగ్ కావాలి

ఓకే నర్సరీ టు ఎల్కేజీ ఓకే అంటే ఎంత ప్రైస్లో కావాలి మీకు ఎంత ప్రైస్లో కావాలి సార్ మీకు ఓకే క్వాలిటీ అయితే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది స్కూల్ బ్యాగ్స్ వచ్చేసి సో అది అంతా ప్లేన్ ఉంటాయి మీకు ప్రింటెడ్ కావాలి అంటే ఒక టూ థౌసండ్ ఎబౌవ్ ఉంటుంది స్కూల్ బ్యాగ్సు క్వాలిటీ బాగుంటుంది అండి చా లాంగ్ టైం వస్తాయి ఒక ఇంకా ఒకవేళ మీరు టూ థౌసండ్ టూ తౌసండ్ కంటే ఎక్కువ తీసుకుంటే మీకు వారంటీ ఉంటుంది ఒకవేళ త్రీ తౌసండ్ వరకు తీసుకుంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది ఒకసారి ఒకసారి మీరు వచ్చి స్టోర్కి వచ్చి బ్యాగ్ సెలెక్ట్ చేసుకొని చూసుకుంటే బాగుంటుంది అంటే క్వాలిటీ అయితే అన్ని బాగుంటాయి స్కూల్ బ్యాగ్సే కాదు నార్మల్ కాలేజ్ బ్యాగ్స్ కానీ టూరిస్ట్ బ్యాగ్స్ కానీ అన్నీ ఉంటాయి

అవును మీరు ఫైతాన్ వరకు తీసుకుంటే మీకు త్రీ బ్యాగ్స్ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ అది తీసుకుంటే ఇంకా టు బ్యాగ్స్ ఎక్సట్రా ఫ్రీ వస్తుంది మీకు

అంటే టెన్ బ్యాగ్స్ అంటే మొత్తం స్కూల్ బ్యాగ్సేనా మొత్తం ఓకే ఒకసారి మీరు వచ్చి స్టోర్ ఒకసారి స్టోర్కి వచ్చి చూసుకోండి సార్ మీరు సెలెక్ట్ చేసుకుని మాట్లాడితే కొంచెం ప్రైజ్ మనీ సెటిల్ చేసుకోవచ్చు మాది ఇక్కడ కాటేదాన్ ఓకే మేము మీకు లొకేషన్ పెడతాను వాట్సాప్లో

ఓకే సార్ థ్యాంక్ యూ